తూర్పుగోదావరి జిల్లాలోని స్కూళ్ళలో బోధించే కొన్ని ప్రధాన సబ్జెక్టులు ఇక్కడ ఉన్నాయి తెలుగు ఆంగ్లం హిందీ సైన్స్ భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవ శాస్త్రం మ్యాథ్స్ సామాజిక శాస్త్రాలు చరిత్ర భౌగోళికం రాజ్యాంగం కళలు చిత్రలేఖనం సంగీతం నృత్యం వ్యాయామం ఈ సబ్జెక్టులతో పాటు కొన్ని స్కూళ్ళు కంప్యూటర్ సైన్స్ డిజైన్ లేదా బిజినెస్ వంటి ఇతర సబ్జెక్టులను కూడా బోధిస్తారు తూర్పు గోదావరి జిల్లాలోని టీచర్లు సాధారణంగా బాగుంటారు వారు బాగా చదువుకున్న మరియు వారి విజయాలు బోధించడానికి చాలా కృషి చేస్తారు అయితే కొన్ని టీచర్లు ఇతరుల కంటే బాగా ఉంటారు తూర్పు గోదావరి జిల్లాలోని స్కూళ్ళల్లో టీచర్లు నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది టీచర్లకు మరింత శిక్షణ ఇవ్వడానికి మరియు వారి జీవితాలు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ చర్యలు టీచర్ల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతాయి అని ఆశిస్తున్నాను